హలో హలో చెప్పండి మ్యాడమ్ ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మ్యాడమ్ ఏమి కావాలి ఎంత అంటే ఎంత పెడుతుర్రు అండి ఇది రెండు మాసాలు మాసానికి ఐదు వేలు అండి

మాది ఇక్కడ వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ముత్తూర్ ఫైనాన్స్ అండి ముత్తూర్ రేపు ఓపెన్ ఉంటుంది అండి మీరు ఒక ఆధార్ కార్డు మీది మీ గోల్డు మీ గోల్డ్ చీట్టీ ఇలా అవి వటుకు రండి తీసుకరండి అవన్నీ

చెప్పండి మ్యాడమ్ మీకు దానిపైన మాకు ఇంట్రస్ట్ ఉంటుంది ఒక ఐదువేలు అంటే ఒక థౌసండ్ రూపీస్ ఎక్కువ పడుతాయండి సిక్స్ థౌసండ్ కట్టాలి కట్టేటప్పుడు

అంతే అమ్మ బయట అంతేగా నడుస్తుంది బయట ఇంకా చాలా రేటు ఉంది కదా మా దానికి సరిగా మీరు దానికి చెప్పండి అవునండి నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను ఇక్కడే అండి ముత్తూర్ మార్నింగ్ టెన్కి ఓపెన్ అవుతుంది అండి

మీరు వచ్చేయండి ఏమి ప్రాబ్లం లేదు మీరు వచ్చి మీ ఆధార్ కార్డు మీ యొక్క దాన్ని గోల్డ్ చీట్టీ తీసుకరండి మాసానికి మాసానికి ఫైవ్ థౌసండ్ అండి మీరు మళ్ళీ తిరిగి డబ్బులు కట్టేటప్పుడు సిక్స్ థౌసండ్ కట్టాలి అండి మీకు వచ్చేసి ఇది ఫైనాన్స్ ఇపుడు బ్యాంక్ బ్యాంక్ ఎక్కడ ఉందండి ఇక్కడ మన ఆర్టీసీ క్రాస్ రోడ్డు ఇక్కడ మన సుదర్శన్ థియేటర్ ఎదురుగా ఉంటుంది అండి మీరు అక్కడికి వచ్చి రావచ్చు అండి అక్కడికి సరే ఓకే అండి